నాయొక్క మొబైల్లో మోట్రోలా ఇది ఏదైనా సమస్య వచ్చినప్పుడు చిత్తూరులో నాకు సర్వీస్ సెంటర్ ఉంది నాకు కంప్యూటర్ కూడా ఉంది డెస్క్టాపు ఇది కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను చిత్తూరులో సర్వీస్ సెంటర్ నేతాజీ కంప్యూటర్ సర్వీస్ సెం సర్వీస్ సెంటర్ ఉంది వీళ్ళు బాగా సర్వీస్ చేయిస్తారు మనకి ఎటువంటి సమస్య ఎదురైనప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉన్న మొబైల్లో హ్యాంగ్ అయినప్పుడు మొబైల్ ఒకవేళ కింద పడినప్పుడు ఏదైనా డిస్ప్లే ప్రాబ్లం అయినప్పుడు సాఫ్ట్వేర్ ప్రాబ్లం అయినప్పుడు ఎటువంటి సమస్య ఉన్నా నేను సర్వీస్ సెంటర్లో ఉన్న మోట్రోలో సర్వీస్ సెంటర్ని కలుస్తాను వాళ్ళు నాకు సహాయం చేయడానికి నా యొక్క సమస్యని పరిష్కరించడానికి వాళ్లు మంచి సర్వీస్ సెంటర్గా గుర్తింపు పొందింది చిత్తూరులో కాబట్టి నేను నా యొక్క సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల ఇష్యూ వల్ల నేను మోట్రోలో సర్వీస్ సెంటర్ గాంధీ రోడ్లో ఉంది చిత్తూరు గాంధీ రోడ్లో అక్కడికి వెళ్లాను అక్కడికి వెళ్లి నా మొబైల్ ఇవ్వగానే త్రీ అవర్స్ వెయిట్ చేయమన్నారు నేను త్రీ అవర్స్ వెయిట్ చేశాను వాళ్ళు నాకు సాఫ్ట్వేరు అప్డేట్ చేసి సాఫ్ట్వేర్ మార్చి దాంట్లో ఉన్న డేటాలంతా బ్యాకప్ చేసి నాకు అందుబాటులో ఉంచినారు కాబట్టి నాకు ఎటువంటి సమస్య ఎదురైనప్పటికీ మంచి సర్వీస్ సెంటర్ అనేది చిత్తూరులో ఉంది అది నా డెస్క్టాప్ కూడా నా యొక్క కంప్యూటర్కి కూడా నేతాజీ కంప్యూటర్ సర్వీస్ అనే ఒక సర్వీస్ సెంటర్ ఉంది అక్కడికి వెళ్ళినప్పుడు నా యొక్క డెస్క్టాప్ సాఫ్ట్వేర్ వేసుకోవాలన్నప్పుడు నాకది ఎంతగానో ఉపయోగపడింది ఎటువంటి ఇది లేట్ చేయకుండా వాళ్ళు వెంటనే నా యొక్క డెస్క్టాప్ను రెడీ చేసి ఇచ్చారు